హలో చెప్పండి అవునండి ఇది రాజు పొజిషన్ ప్రోవిజన్స్ ఏమి కావాలి

చెప్పండి ఏమేమి కావాలి చెప్పండి నోట్ చేసుకుంటాను వన్ కేజీ రై రైసు చెప్పండి రాసుకుంటున్నాను వరుసగా చెప్పండి ఓకే మినప్పప్పు మినప్పప్పు ఎన్ని కేజీలు కాల్ కేజీ మినప్పప్పు పచ్చి శనగపప్పు హాఫ్ కేజీ కందిపప్పు ఉంది కేజీ కందిపప్పు అంతవరకా

అవి మీకు ఆఫర్ ఉన్నాయి ఆఫర్కి సంబంధించిన వస్తువులు కొన్ని కల్పి అన్నీ కలుపుకుంటే ఫైవ్ థౌసండ్ దాక అవుతాయి అంటే కందిపప్పు పొందాలంటే పండగకి వంద నూట యాభై రూపాయలు చేసే కందిపప్పు ఉంది పది కేజీలు కానీ తీసుకుంటే డెబ్బై ఐదు రూపాయలకు వస్తుంది కందిపప్పు అదేవిధంగా మినప్పప్పు ఉంది మినప్పప్పు మామూలుగా నూట డెబ్భై రూపాయలు పది కేజీలు తీసుకుంటే వంద రూపాయలకు వస్తుంది ఆ విధంగా ఆఫర్ ఉండాయి కానీ తీసుకుంటే మీకు కాల్ రేటుకి వస్తుంది టోటల్ ఫైవ్ థౌసండ్ యాడ్ అవుతుంది ఉంది గూగుల్ పే చేయండి గూగుల్ పే ఉంది జీపే ఉంది డోర్ డెలివరీ మా అబ్బాయి తీసుకొస్ మీరు అడ్రస్ షేర్ చేయండి దీంట్లో లిస్టుతో పాటు మేము డోర్ డెలివరీ ఉంది డోర్ డెలివరీ డెలివరీ సదుపాయం కూడా ఉంది పంపిస్తాము అలాగే అలాగే అలాగే ఫైవ్ థౌసండ్ చిల్లర అవుతుంది ఐదు వేల చిల్లర అవుతుంది కరెక్ట్గా చూసి నేను మరల మీకు బిల్ పెడతాను ఓకే ఓకే మంచిది అండి అలాగే అలాగే

ఓకే అంది థ్యాంక్ యూ